తెలుగు అనేది మాతృభాష ఎందరో కవులు రచయితలు ఆనాటి కాలంలో మాతృభాషా అని చేసుకొని పాఠాలు పాఠాలు కేకాతులు ఎన్నో రాసారు తెలుగుని ఒక గొప్పతనంగా చేసి చాలా మంది రాసారు తెలుగు అందరికీ రావచ్చు రాకపోవచ్చు ఎందుకంటే అందరికీ తెలుగులో చదవడం రాదు ఎందుకంటే కొంత మంది ఉండటం వేరే ఉంటారు కాబట్టి వాళ్ళకి రావడం చాలా కష్టంగా మారుతుంది అదే తన తల్లి తన కొడుక్కి ఎలా నేర్పుతుందో తన మాతృభాషని అలాగనే వస్తుంది తెలుగులో చాలా కఠినమైన పదాలు వస్తాయి ఆ కఠిన పదాలు జయించాలంటే చాలా కష్టంగా మారుతుంది వచ్చిన వాళ్ళు వ్రాయచ్చు రాని వాళ్ళు కొంచెం కష్టపడాలి ఎందుకంటే అందరికీ అంత సులభంగా రావు ఎందుకంటే తెలుగు అనేది చాలా ఈజీ అనుకుంటాము కానీ అనుకున్న వారికి ఇది కానీ కొంత మందికి ఈజీ ఏం కాదు నార్మల్గా ముస్లిం వాళ్ళు ఉన్నారు వాళ్ళకు హిందీ వస్తుంది మనం పోయి తెలుగు మాట్లాడితే వాళ్ళు తెలుగు అందరూ మాట్లాడలేరు వాళ్ళు కనీసం పలకడం కూడా చాలా కష్టంగా మారుతుంది ఎందుకంటే ఈమధ్య ఇంగ్లీష్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుర్రు ఈ స్కిల్స్ కానీ అన్నీ ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడాలని చెప్పారు దాని దానివల్ల తెలుగు కూడా మాట్లాడటం తక్కువ అయింది రాను రాను తెలుగు చాలా లోతులో పడిపోతుందా అనిపిస్తుంది తెలుగు రావాలంటే అందులో చాలా కఠినమైన పదాలు ఉంటాయి వ్రాయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అది అందరికీ వచ్చినట్టు ఉండదు ఎందుకంటే చాలా కష్టంగా ఉంటుంది ఇష్టంగా ఉంటుంది మరి మనం మంచిగా అనుకుంటే వ్రాయచ్చు కొన్నిసార్లు తెలుగు మాట్లాడుతుంటే ఒక్కొక్క ఏమైనా చదువుతుంటే వ్రాస్తుంటే కనుక కఠినమైన పదాలు వచ్చినప్పుడు చదవలేము అప్పుడు మన మైండ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది ఇప్పుడు పెద్ద సవాల్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది ఆ కఠిన పయా ఎలా జయించాలని ఉంటుంది అదే ఎక్కడికైనా వెళ్ళిన నార్మల్గా మన హిందీ వచ్చి ఎవరితో తెలుగు వాళ్ళతోని మనం మాట్లాడాలన్నా అప్పుడు వారికి తెలుగు రాక మనకి హిందీ రాక చాలా కష్టపడాల్సి ఉంటుంది అప్పుడు చాలా ఆదీనమైపోతుంది ఇప్పుడు ఇంగ్లీష్ రావడం వల్ల తెలుగుని చాలా మంది మరచిపోయారు తెలుగు అనేది చాలా అరుదుగా అయిపోయింది తెలుగు మాట్లాడుకోవడం తక్కువ అయింది ఇలా ఉండటం వల్ల చాలా తెలుగు అనేది అంతరించిపోతుందేమో అని అందరి భయంగా ఉంది కానీ కొంత మంది తెలుగు మాట్లాడటం సరళంగా మాట్లాడతారు వారికి వచ్చినట్టు మాట్లాడతారు దాన్ని ఎలా అర్థం చేసుకొని మాట్లాడతారు కానీ కొంత మంది రాక వారు సవాలుగా

తక్కువైపోతుంది కాబట్టి నేడు ప్రపంచంలో తెలుగు మాట్లాడటం చాలా కష్టంగా మారిపోతుంది తెలుగుకి తక్కువ ప్రాధాన్యత వస్తుంది ఎవరికైనా మాట్లాడాలి తెలుగు ఇప్పుడు సెకండ్ ఇప్పుడు లాంగ్వేజ్ తెలుగు కాబట్టి మనం చాలా తప్పనిసరిగా కొన్నిచోట్ల మాట్లాడాలి కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇంగ్లీష్కే ఇస్తురు కాబట్టి ఎక్కడికైనా మాట్లాడాలి అన్న ఎందుకంటే మనకు తెలుగు భాష మాట్లాడతాము కాబట్టి వారికి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఎక్కువ మీరు ఇంగ్లీషే మాట్లాడాలి తెలుగు ఎందుకు మాట్లాడుతున్నారు అని కొన్ని సవాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది మళ్ళీ ఇంకా జాబులు వచ్చేటప్పుడు ఇంగ్లీష్ మాట్లాడాలి తెలుగు ఎందుకు మాట్లాడతారు అని అనడం కానీ మీకు తెలుగులో ఎందుకు ఇంకా వస్తురూ ఇలా మాట్లాడతారు ఇంగ్లీషే మాట్లాడని ఇలా చాలా సవాలు ఎదురుకొంటున్నాము అలాగే తెలుగు అనేది చాలా చక్కగానే ఉంటుంది కొన్ని మనకు మంచిగానే ఉంటుంది కొన్ని చెప్పాలంటే చాలా బాగుంటుంది ఇట్లా ముందుకు సాగుతూ ఉంటుంది ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది అలా మనం ముందుకు సాగుతూ తెలుగు అనేది చాలా మంచిగా మాట్లాడుతూ అంటే మనకు కూడా చాలా చక్కగా వస్తుంది అలాగనే తెలుగుని ఒక మంచి రచయితగా మనం కూడా తీర్చిదిద్దుకోవాలి ఎందుకంటే తెలుగు అనేది చాలా మంచిగా మాట్లాడేది కాబట్టి కొన్ని సవాలు ఎదురవుతూనే ఉంటాయి కానీ మనం అన్నీ దాటుకొని ముందుకెళ్ళాలి ఈడనే ఉంటే నేటి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడు అన్న మా ప్రక్క దేశానికి వెళ్ళి మాట్లాడాలన్నా ఎంతో కష్టపడుతుంటాము ఎందుకంటే అక్కడ వాళ్ళకి హిందీ వస్తుంది మాకు ఇక్కడ తెలుగు వస్తుంది ఇక్కడా వాళ్ళకి అర్ధం కాక చాలా ఇగ్నోర్గా ఉంటుంది కానీ మనం తప్పక దాన్ని పాటించాలి మన తెలుగు అనేది మన మాతృ కాబట్టి దాన్ని ఎప్పుడూ తృణీకరించవద్దు అన్నీ ఉండాలి తెలుగు మాట్లాడాలి తెలుగును కూడా ఎప్పుడూ తక్కువ అంచనా వేయవద్దు కా కొన్ని కఠినంగా ఉంటాయి కొంచెం మంచిగా ఉంటాయి కొన్ని చెడ్డగా ఉంటాయి కాని మనం ఎప్పుడు దాన్ని వదిలేయవద్దు మనం తెలుగుని మంచిగా చదివితే అది మంచిగా వస్తుంది కఠినంగా అంటే మనం ఎలా చూస్తే సబ్జెక్ట్ని అలానే వస్తుంది ఈడ మనం మాట్లాడేదాన్ని బట్టి మన భాష ఎలా పెంపొందించాలో ఎలా ముందు సాగాలో తెలుస్తుంది ఎలా ముందు సాగినప్పుడు మనం కూడా తెలుస్తుందన్నమాట మన భాష ఎలాంటిది అన్నది ఇలాగే ముందుకు సాగుతూ ఇట్టి ప్రపంచంలో తెలుగు భాష మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కానీ